మా ఇంటి పక్కన పెద్ద పెరటు ఉంది అలానే మా ఇంట్లో కూడా కొన్ని కొన్ని చెట్లు పెంచుతాము ఆ చెట్లుకి

ఒక బాటిల్ తో తాడు కట్టి చెట్టు కొమ్మకు వేలాడచ్చి అందులో నీరు పోసి ఉంచుతాము ఆ నీళ్లనేవి పక్షులనేవి వచ్చి తాగుతాయి అలానే ఇంకో బాక్స్ ఆకారంలో ఉన్న ఒక డొక్కుని తీసుకుని వాటికి కూడా దారం కట్టి చెట్టుకి వేలాడిస్తాము అందులో కూడా కొన్ని గింజలు వేస్తాము అవి గింజలు వచ్చినా అక్కడకు వచ్చిన పక్షులన్నీ తింటూ ఉంటాయి అలానే ఎన్నో రకాల పక్షులు అలా అక్కడకు వచ్చి మా ఇంటికి వచ్చి నీళ్లు తాగి గింజలు తిని వెళ్తూ ఉంటాయి మేము రోజుకి వేస్తూ ఉంటాము అలానే వాటికీ కూడా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళి పెడతాము